హలో ఇది శ్వేతా ట్రావెలింగ్ ఏజెన్సీ అండి నమస్తే అండి మేము మా ఫ్యామిలీ అందరం కలిసి మేము ఢిల్లీకి వెళదాం అనుకుంటున్నాం ఓకే ఎం ఆక్చువల్గా ఒక పర్సన్కి ఢిల్లీకి ఎంత అవుతుంది అండి ఓకే అండి అంటే ఓన్లీ ట్రావెలింగ్ ఖర్చులు పెట్టుకుంటున్నారా అండి లేకపోతే మొత్తం అకౌమిడేషన్ మొత్తం అంతా కలిపి ఓకే అండి అయితే మేము సెవెన్ మెంబెర్స్ రావాలి అని అనుకుంటున్నాం అండి సో సెవెన్ మెంబర్స్కి మాకు ట్రావెలింగ్ అనేది మాకు కావాలి అంటే క్యాప్ కూడా మీరు ఉండాలి రిసార్ట్స్ కూడా మీరు బుక్ చేయాలి ఢిల్లీ మొత్తం మీరు తిప్పాలి మేము అక్కడ స్టే చేసేది ఒక ఫైవ్ డేస్ అండి ఫైవ్ డేస్లో మొత్తం ఢిల్లీ చూపించాలి సిక్స్త్ డే మళ్ళీ బయలుదేరి రిటర్న్ మేము ఎక్కడ అయితే ఎక్కుతామో అక్కడ దింపేయాలి ఓకే అండి అంటే సెవెన్ మెంబెర్స్లో ఇద్దరు మాకు చిన్న పిల్లలాగ ఉన్నారు సో ఆ ఇద్దరికి ఓకే అండి ఓకే కార్ కూడా మీరు మంచిది ప్రొవైడ్ చేయండి సో మీరు అంటే మాకు లగేజ్ కూడా సరిపోయి మేము సెవెన్ మెంబర్స్ కూర్చొని సీటు స్లీపర్ కావాలండి మాకు ఓకే ఎంతట అదే ఎన్ని అంటే మీరు డ్రైవర్ మీరు పెట్టుకుంటారా అండి లేకపోతే మేము పర్సనల్గా డ్రైవర్ పెట్టుకోవాల ఓకే అండి అది క్యాబ్ సారీ పెట్రోల్ కూడా మీరు పట్టించుకుంటారా అండి సరే అండి అయితే ఒకసారి అంటే మీరు మీరు ఏ కార్ పంపించాలి అనుకుంటున్నారో మీకు మా మీరు మాకు ఆ ఫోటో పెడితే మేము చూసి అన్నీ ఓకే చేస్తాం ఓకే అండి నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ సో మీరు సెండ్ చేయండి థ్యాంక్ యూ అండి